క్రీడాకారునికి బలమైన శారీరక ఆరోగ్యం ఉండాలి మానసిక స్థైర్యం క్రమశిక్షణ అతనికి ఎంతో అవసరం కఠినమైన శిక్షణను తీసుకునే సామర్థ్యం ఉండాలి ఆత్మవిశ్వాసం గెలుపుపై పట్టుదల అవసరం సమయపాలన క్రీడా నైపుణ్యం మెరుగుపరుచుకోవాలి జట్టు ఆత్మపరస్పర సహకారం ఉండాలి ఒత్తిడిని తట్టుకునే మానసిక బలాన్నిపెంపొందించాలి ఆహారపు అలవాట్లు ఆరోగ్యంగా ఉండాలి నైతిక విలువలు పాటిస్తూ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి ఎప్పటికప్పుడు క్రొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి